మొదటిగా నాకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే మా కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిరోజు కొంత సమయాన్ని వారితో వెచ్చించడం అంటే నాకు చాలా సంతోషం అంతే కాకుండా స్నేహితులతో ముచ్చట్లు వేయడం అలాగే మంచి బిర్యాని తినడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది